పల్లెటూరులో ఉన్న సంఘాల్లో ఆడే ఆటలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే అటు పల్లెటూరు వాళ్ళు ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వకు ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు అలాగే వాళ్ళ అన్నీ రైతులు అన్నీ రైతులు అదే విధంగా కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళకి ఆనందం కలగడానికి ఒక విధంగా ఈ ఆటలు ఆడడానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అండి ఎంత పని చేసినా ఎంతలా చేసినా మనసు ప్రశాంతంగా ఉండదు అదే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏదైనా పాటలు వినడమో లేకపోతే ఇలాగ అది అది ఒక్కొక్కరు సింగిల్గా చెయ్యాలి అదే ఊరంతా మనశ్శాంతిగా ఉండాలంటే ఇలాంటి ఆటలు పడుతుంటేనే కదా ఎవరు గెలవాలి అనే ఆలోచనయితే ఒకటి వస్తుంది ప్లస్ ప్రో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో పల్లెటూరులో ఆటలు చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటాయి